ఎల్పిజి ఎల్పిజి సిలిండర్ వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది గ్యాస్ ఎల్ ఎల్ ఎల్పిజి గ్యాస్ లీక్ అవ్వకుండా చూసుకోవాలి తర్వాత మనం స్టవ్ వెలిగించే ముందు ఆన్ అయిందో లేదో చూసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు బండ దగ్గర కూడా కట్టేయాలి ఎల్పిజి గ్యాస్ వల్ల పేలిపోతుంది అలా వదిలేయడం వల్ల అలాంటి సమయంలో ఇల్లంతా స్మెల్ వస్తుంది అందువల్ల వంట చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి పేలిపోతుంది అందువలన మనకి ప్రమాదం అనేది జరుగుతుంది ఎల్పిజి సిలిండర్ వల్ల